హలో గుడ్ మార్నింగ్ అండి నాకొక రూమ్ కావాలి రిజర్వేషన్ చేయించుకుందాంమనుకుంటున్నానండి సింగిల్ రూమే కావాలండి రెండో తారీఖు కావాలండి ఈ నెల రెండో తారీఖు ఒక్క రోజే ఉంటామండి ఓకే అండి ఆ రోజు మేము స్టే చేయొచ్చా ఆ రూమ్లో ఆ చెయ్యండి ఎంతండి వన్ డేకి ఓకే అండి చెయండి థ్యాంక్ యూ అండి